పుస్తకాలలో నాకు ఇష్టమైన కోడు వచ్చి చినిగిన చొక్కా అయినా వేసుకో మంచి పుస్తకం కొనుక్కో అని అన్నారు అది నాకు చాలా ఇష్టమైన కోడు దాని గురించి నేను చదువులో చాలా ముఖ్యంగా చదువులో చాలా వీక్గా ఉన్నా నేను ఈ ప్రెసెంట్ చాలా బాగా చదువుకుంటున్నాను పుస్తకాలు కొనుక్కోవడం వల్ల నేను చదువు ఇంకా ప్రాధాన్యత పొందుతుంది

మళ్ళీ చదవడం వల్ల నాకు ఎంతో జ్ఞానం మంచి ప్రవర్తన మంచి సకాలంలో ఉద్యోగాలు పొందుతున్నాను అందుకని చినిగిన చొక్కాను వేసుకో మంచి పుస్తకం కొనుక్కొ అన్నారు పెద్దలు అదే కోడు నాకు చాలా ఇష్టంగా భావిస్తున్నాను